నేను ఈ ల్యాప్టాప్ను కొని నెలలుగా ఉపయోగిస్తున్నాను మరియు నేను దానితో చాలా అసంతృప్తిగా ఉన్నాను ఇది నా అన్ని అవసరాలను తీర్చలేవు మరియు నేను దాన్ని సిఫార్సు చేయలేను ఈ లాప్టాప్ యొక్క డిస్ప్లే చాలా స్పష్టంగా లేదు మరియు కళ్ళకు సౌకర్యంగా లేదు సిపియు మరియు జిపియు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి ఇది నాకు ఏదైనా పని చేయడం చాలా కష్టమవుతుంది ఈ ల్యాప్టాప్ చాలా భారీగా మరియు భారంగా ఉంటుంది కాబట్టి దానిని తీసివేయడం చాలా కష్టం నేను ఈ ల్యాప్టాప్ను కొనుగోలు చేయటం చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను ఇది నా అవసరాలను తీర్చలేదు మరియు నేను దానిని సిఫార్సు చేయలేను